ఆ నేను ఫస్ట్గా ఆర్డర్ చేసిన ప్రాడెక్ట్ వచ్చి ఏంటంటే అండి ఒక షర్ట్ని నేను ఆర్డర్ చేశాను సో నేను ఆర్ద్ నేను చాలా ఇష్టపడి షర్ట్ని ఆర్డర్ చేసుకున్నాను అండి సో ఆర్డర్ వచ్చింది ఒక టూ త్రీ డేస్లో ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ ఓపెన్ చేసి నిజంగా నేను చాలా హ్యాపీ అయ్యాను ఇంకా ట్రై చేయకముందే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ ఆర్డర్ వచ్చింది ఆర్డర్ రాగానే నేను ప్యాకింగ్ ఓపెన్ చేసి వెంటనే ఆ షర్ట్ని నేను రెడీ అయిపోయి షర్ట్ వేసుకున్నాను సో నిజంగా షర్టు మాత్రం చాలా బాగుంది అండి ఆ స్టిచ్చింగ్ చాలా ఎక్స్లైంట్గా చేశారు ఆ ఈ కంపెనీ వాళ్ళు ఆ దాని యొక్క డిజైన్ కూడా చాలా యునిక్గా ఉందండి ఆ కాలర్ కానీ ఆ పాకెట్ కూడా చాలా కరెక్ట్గా

ఆ దాని దాని యొక్క నేత కూడా చాలా బాగుంది దాని బటన్స్ దాని డీటయిలింగ్ కూడా చాలా ఎక్స్లైంట్గా ఉందండి నేను వెంటనే ఆ రోజు నేను నా ఫ్రెండ్స్కి చూపిస్తే వాళ్ళందరు కూడా చాలా చాలా అంటే ఇంక వాళ్ళకి ఇంక వెంటనే కొనుకోవాలి అన్నంత ఫీలింగ్ వచ్చింది అండి వాళ్ళకి సో చాలా అయితే చాలా బాగుందండి షర్ట్ వచ్చి వెంటనే మా ఫ్రెండ్స్ కూడా ఎక్కడ తీసుకున్నావు ఆర్డర్ అని చెప్పి నన్ను అడిగారు నన్ను అడిగిన తరువాత నేను ఇలా ఇలా అని చెప్పి చెప్పాను నేను చెప్తే వాళ్ళు కూడా నేను వెంటనే పెట్టుకుంటాను అని నా కళ్ళ ముందే వాళ్ళు వేరే వేరే డిజైన్స్తో ఉన్న ప్రాడక్ట్స్ని సేమ్ అదే బ్రాండ్ ద్వారా నేను ఎలా పెట్టుకున్నాను అలాగే వాళ్ళు షర్ట్ని పెట్టుకున్నారు అండి సో ఇది నేను చాలా పాజిటీవ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను ఆర్డర్ చేస్తున్నప్పుడు ఎంతో భయంతో ఆర్డర్ చేసాను ఇది ఎలా ఉంటుంది ఇది నాకు సరిపోతుందా లేదా ఈ బ్రాండ్ ఎలా ఉంటుంది ఇప్పుడు వరకు ఎప్పుడు ఆర్డర్ చేయలేదు కదా అని చెప్పి చాలా ఎన్నో డౌట్స్తో నేనైతే ఆర్డర్ చేశానండి కానీ ఆ ప్రాడెక్ట్ వచ్చేసరికి ఏమి జరిగింది అంటే చాలా బాగుంది చాలా మంచిగా ఫిట్ అయింది బాడీ కూడా కర్ కరెక్ట్గా కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉందండి సో ఇది నా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ ప్రాడెక్ట్ చేసింది అయినా నా ఫస్ట్ ప్రోడెక్ట్ ద్వారా నేను ఎక్స్పీరియన్స్ చేశాను పాజిటివ్ ఇంపాక్ట్ అండి ఇది